నారు నాటినాక ఆ పొలంలో ఏం పండుతుందని ఏం చేసే పనులంతా చేయాలి కలుపు తీయాలి ఎంతెంతో బాధపడాలి ఎంతో సహాయం చే కడుపు కడుపు మీరు ఎక్కడ ఏం చేయాలనో అది మాకే తెలుసు పొలంలో ఏం చేయాలని పొలంలో వ్యవసాయం చేసే దానికి మాకు మంచి మంచి తరుణం ఉంది మేము గనియ తీసేది పూసుకునేది నీళ్లు కట్టుకునేది నారు పోసుకునేది నాటుకునేది ఆ పైరులో పైరు పండించేది పైరులు ఎంత వస్తుంది అనే మాకు అదంతా చూసుకుంటాము దాన్ని ఆమె అమ్మేదో మేము వ్యవసాయం చేసి మాకు ఉపయోగపరచుకుంటాము ఎట్లా మేము దాంట్లో ఒడ్లను బీము ఆడి ఇంటికి పెట్టుకుంటాము తినడానికి ఇంటికి మేము ఇంత దూరం కష్టపడి చేసి మేము పొలంలో కష్టపడి అది ఏం చేయాలా దాన్ని తీసుకొచ్చి వాడుకొని ఇంట్లో పెట్టుకుని దాని బాగా పెట్టుకుని తింటూ ఉపయోగపరచుకుంటాము మేము ఇంకను చేయవలసిన పని అంతా మొదటినుంచి ఏం చేయాలనో అది అంతా కష్టపడి చేసుకోవాలి కష్టపడి చేస్తేనే మాకు ఆ పైరు లేకుంటే పైరు లేదు ఏమీ లేదు ఊరికే పోయింది పైరు చేసినా కూడా నీరు కట్టకపోతే పోయింది దానికి ఎంత ఎరువు వేయాలోనో అది ఎంత వేస్తేనే బాగా వస్తుంది లేకుంటే రాదు మాకు మేం పెట్టిన కసువులు కూడా మాకు రాకుండా పూస్తుంది దానివల్ల దానిమీద ఎంత అక్కరపడి ఎంత సహాయపడి అంత పనులే మేమే చేసుకుంటాము మేము మేము అధైర్య ఉండడానికి వీలులేదు కష్టపడేటప్పుడు ఎట్ట ఉంటుంది కష్టపడి చేస్తేనే వ్యవసాయం మాకు బాగా ఉపయోగపపడుతుంది లేకుంటే మాకు ఎలాంటి ఆటంకులు ఇబ్బందులు ఎవరికి లేకుండా మేము చేసుకుంటాము మేము పైరులు చేసుకొని పైరులు నాటుకొని దాని కోసుకొని ఇన్ని మూటలు ఇంత అవుతుందని పోయి వేస్తాము మేము ఆడుకొని మేము తినడానికి పెట్టుకుంటాము మేము కడుపు కడుపుకి తినకుండా వేసేస్తే మళ్లీ తీయొద్ద దానివల్ల మేము వ్యవసాయంలో ఇంత కష్టపడి చేసేందుకు మనం ఆడుకొని వచ్చి మనమే పెట్టుకుంటే మనమే తింటాము ఒక సంవత్సరం కూడా రాని అని చెప్పే దాన్ని పెట్టుకొని తింటాము తినుకుంటా ఉంటాము మళ్లీ అన్నిటికీ వాన కురవాలి వాన కురవాలి నీళ్లు రావాలి అది లేకుంటే మాకు వ్యవసాయమే లేదు ఏమీ లేదు ఊరికనే బీడుగానే ఉండాలి బీడుగానే పెట్టేసి మేము ఇందాక కష్టపడి మేము కష్టపడి ఎక్కడనా పోయి కష్టపడి తీసుకొచ్చి తినాలి తీసుకోవాలి బియ్యం దానివల్ల వ్యవసాయం ఇప్పుడు వాన కురిసింది ఇప్పుడు నీళ్లు వస్తా ఉండాది ఇప్పుడు దున్ని నాటేస్తాము అది నా లాస్ట్ వరకు వస్తుందా లేదు అని మాకే తెల్ల ఎండిపోతుందా వస్తాదా